హలో

కొంచెం బాగుంది మీరు రాసినవి వేసుకుంటున్న సరే మ్యాడమ్ సరే మ్యాడమ్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సరే మ్యాడమ్ సరే కొంచెం సేపు

సరే సరే చేస్తాను అది మ్యాడమ్ ఏమైన ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేస్తే మరల చెప్తారా ఏమి లేదు కొంచెం తలనొప్పి అట్లా మ్యాడమ్ సరే మ్యాడమ్

మ్యాడమ్ ఎప్పుడు రావాలో చెప్పండి అయితే మీకు వీలు అయినప్పుడు ఇప్పుడు చెప్తే నేను వస్తాను సరే మ్యాడమ్